అవునండి మా దగ్గర దొరుకుతాయి ఓకే మీకు వెనీలా అండ్ పోలార్ బీర్ ఐస్ క్రీమ్ కావాలి సో మీకు ఎంత కావాలండి ప్రైస్ ప్రైస్ బట్టి ఉంటుంది అండి ఇప్పుడు నీకు ఏది కావాలండి రెండింటిలో ఏది కావాలి రెండు కావాల రెండు కావాలి సో నీకు పోలార్ బీరు పోలార్ బీరు వచ్చి ఫార్టీ రూపీసు స్టార్టింగ్ ప్రైస్ అండ్ వెనీలా వచ్చి ట్వంటీ రూపీసు స్టార్టింగ్ ప్రైసు క్వాంటిటీ ఇప్పుడు అదే అండి స్టార్టింగ్ ప్రైస్ ఇంత ఉంది ఇప్పుడు నీకు ఫుల్ డబ్బా అంత కావాలంటే మీకు పోలార్ బీర్ వచ్చి ఒక టూ ఫిఫ్టీ ఉంటుంది అండు వెనీలా వచ్చి టూ హండ్రెడ్ ఉంటుంది పోలార్ బీర్ టూ ఫిఫ్టీ ఉంది స్టిక్ ఉంటుంది స్టిక్లెస్ ఉంటుంది ఇప్పుడు నీకు ఫుల్ ఇవ్వమంటే స్టిక్లె స్టిక్లెస్ స్టిక్లెస్ వస్తుంది సో మీరు కప్సు బయట కప్సు సూప్స్ తీసుకుని మీరు అట్ల తినవచ్చు వెనిలా వెనిలా కూడా మీకు క్వాంటిటీ కావాలంటుర్రు కదా సో అదంతా మీకు ఒక డబ్బాలో ఉంటుంది కాబట్టి మీరు కూడా కప్సు స్టిక్సు ఇక మీరు తెచ్చుకోవాలి అందులో వేసుకుని తినవచ్చు మీరు ఏంటి అది ఏది మొత్తం క్వాంటిటీదా పోలార్ బీర్ వచ్చి టూ ఫిఫ్టీ వెనిలా వచ్చి టూ హండ్రెడ్ ఇంకా ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి ఈ కప్ ఐస్ క్రీమ్స్ అంటే కప్పులో అమూల్ ఐస్ క్రీమ్ ఉంది ఇట్ల చాలా టైప్స్ ఉన్నయి మళ్ళా స్టిక్స్ స్టిక్తో ఉన్న ఐస్ క్రీమ్స్ మ్యాంగో ఉంది చాకోబార్ ఉంది ఇలా చాలా రకాలు గ్రేప్ గ్రేప్స్ ఐస్ క్రీమ్ ఉంది ఇట్లా కోన్ మళ్ళా కోన్స్ ఉన్నాయి ఇట్ల చాలా రకాలుగా ఉన్నాయి అండి దీంట్లో కూడా ప్రైస్ను బట్టిఉంది కోన్ వచ్చి ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ ప్రైసు ట్వంటీ ఉంది థర్టీది ఉంది ఉంది సిక్స్టీది ఉంది అట్లా ప్రైసస్ బట్టిఅది కూడా ఉంటుంది వెనిలా ఓకే ఓకే అండి ఓకే అండి